గారు చెప్పండి ఏ బుక్కు అవును దొరుకుతుంది అదీ మీరు చూడండి అక్కడే ఉంది కనిపించడంలేదా అవును చాలా బుక్స్ ఉంటాయి ఒక్క నిమిషం నేను లైన్లో ఉండండి నేను సిస్టంలో చూస్తున్నాను ఆ బుక్ ఉందా లేదా ఎందుకంటే ఆ బుక్స్ చాలా వచ్చాయయి కానీ అందరు వచ్చి తీసుకువెళ్ళిపోయారది నేను కొంచెము సిస్టంలో చూసుకుని క్వాంటిటీ ఉందా లేదా చెప్తాను లైన్లో ఉండండి నేను చూస్తున్నాను పేరు చెప్పండి ఇంకొకసారి రైటర్ కనుపర్తి వరలక్ష్మమ్మ ఇది స్టాక్ అయిపోయింది బాబు టైమ్ పడుతుంది రావడానికి అవును అవును చాలా ఉండేది ఇది మ్యాగ్జిమమ్ చాలా స్టాక్ ఉండేది మా దగ్గర అయిపోయింది మళ్ళీ స్టాక్ నేను సేల్ ఆర్డర్ పెడ్తాను వచ్చేస్తుంది మళ్ళీ మీరు వచ్చి లైబ్రరీలో తీసుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పలేము కదా వాళ్ళు ఎప్పుడు తీసుకువస్తారని చాలా మంది వస్తారు తీసుకువెళ్ళిపోతారు కదా లైబ్రరీలో మనకు కన్ఫామ్ డేట్ చెప్పడానికి రాదు కదా అందుకోసము ఒకవేళ వస్తే మళ్ళీ మీరు ఒకసారి రండి లైబ్రరీకి ఒక టూ త్రీ డేస్ తరువాత మళ్ళీ మీకు దొరుకుతుంది సరే రాసుకుంటాను చెప్పండి నంబర్ మీది

ఓకే ఓకే మీ పేరు ఓకే ఓకే నేను రాసుకుంటున్నాను ఒక టూ త్రీ డేస్ తరువాత వచ్చిన తరువాత మీకు కాల్ చేస్తాను లైబ్రరీకొచ్చి తీసుకోండి సరే సరే దొరుకుతుంది అలా ఏమి లేదు మళ్ళీ మీరు వచ్చిన తరువాత తీసుకోవచ్చు ఒక టూ త్ర డేస్లో వచ్చేస్తుంది లైబ్రరీకి వచ్చి తీసుకోండి సరేనా చాలా వస్తుంది చాలా ఉన్నాయి మా దగ్గర అలా ఏమి లేదు మీకు ఎన్ని కావాలి అన్ని దొర్కు తీసుకోస్కోవొచ్చు ఒక టూ డేస్ పడుతుంది ఒకవేళ రేపు కానీ రేపు కూడ వస్తే కూడ మీకు కాల్ చేస్తాను నంబర్ రాసుకున్నాను కదా కాల్ చేస్తాను చేస్తాలే ఇమీడియట్గా చేస్తాను రాగానే మీకు కాల్ చేస్తాను ఓకేనా ఓకే బాయ్